నాకు అన్ని కళల్లోకి అత్యంత ఇష్టమైన వంటకం ఏది అంటే బిర్యాని చికెన్ ఎందుకు అంటే అది తినడానికి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది మనము ఏ కాలంలోనైనా వెంటనే చేసుకొని తినగలము అందువలన నాకు బిర్యాని చికెను అంటే చాలా ఇష్టము అలాగే వర్షాకాలంలో చలికాలంలో కూడా చాలా ఎక్కువగా తినవచ్చు మనకి ఎప్పుడైనా తినాలి అనుకుంటే చాలా తొందరగా చేసుకొని తింటాము కావునా ఏంటి అంటే బిర్యాని చికెన్ తినడం వల్ల నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది వర్షాకాలంలో తిన్నా కూడా మనకి చాలా అంటే చలిగా ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో తింటే మనకి చాలా వేడిగా కూడా ఉంటుంది కావునా ఎండాకాలంలో కూడా చాలా మంది తక్కువగా తింటారు ఎందుకు అంటే అప్పటికే మనకి ఎండా కాలంలో వేడిలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంతో మంది తినరు వర్షాకాలంలో కానీ చలి కాలంలో కానీ ఎక్కువగా తినే ఫుడ్ ఏంటీ అంటే బిర్యానీ చికెను సో నేను కూడా ఎక్కువగా తినేది బిర్యానీ చికెన్